చెప్పండి మేడం ఏం కావాలి ఏమి ఇవ్వమంటారు ఫ్రెష్షే అండి చూడండి కావాలంటే పట్టుకొని ఫ్రెష్షే అండి ఇప్పుడు మేము అమ్మే కాయలు ప్రతీది కూడా ఫ్రెష్షే ఏవి అండి మామిడికాయల అండి కేజీకి మీకు అది కాయ కాయ పరంగా ఉంటుందండి ఒకటో రెండో అన్నట్టు కాకుండా మూడు నాలుగొస్తాయండి కాకపోతే కేజీ మీకు రెండొందలు పడుతుంది అండి మామిడికాయ దానిమ్మ కాయలండి దానిమ్మ కాయలు మీకు ఐదు కాయలు వస్తాయండి మాములుగా కేజీకి అది నూట ఎనభై రూపాయలండి ఇదిగోండి ఇప్పుడు మేము కట్ చేసినవి పైన పెట్టాను చూడండి ఒకసారి తిని చూడండి కావాలంటే గింజెలెక్కువుంటాయండి గింజలు అవుతాయండి మీ పచ్చివి కావాలంటే పచ్చివే కోస్తామండి మాకు మీ కో కోసేయ్యాల అండి పై తొక్కు తీసి ఇదిచూడండి ఈ రెండు కాయలు కొంచం పెద్ద మీకిది కాయ ఇది నాటుకాయలు అండి ఇవి ఒకొక్క కాయ యాభై రూపాయలండి

సరేఅండి ఇంకా ఏమి వద్ద అండి ద్రాక్ష పళ్ళు కానీ కమలాకాయలు అంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి కూడా ఉన్నాయండి అంటే జూస్ చేసుకుంటారు కదా ఈ మూడు చాలా అండి అవి రెండు కేజీలంటే నాలుగొందల నాలుగొందలుని ఐదు ఆరు ఆరు ఏడు అరవై ఏడు అరవై కాయ ఎనిమిది అరవై అయ్యిందండి ఎనిమిది యాభై రూపాయలు ఇవ్వండి సరిపోతుంది

తప్పకుండా అండి కవరు మీరన్నీ అంటే మీకు ప్లాస్టిక్ కవరు అంటే మరి ఈ ప్యాకెట్ కవర్లు ఆగవండి పేపర్ కవర్లు బరువు ఆగదు పట్టుకెళ్ళండి పర్లేదు ఎవరూ ఏం అనరుకానీ పట్టుకెళ్ళి మళ్ళీ వాడకండి అంతే ఒకసారి వాడేసి వదిలేయండి